అందరికీ ప్రముఖమైనది చదువు చదువు వల్ల ఒకటో రెండో ఉపయోగాలు కాదు చదువు మనకు జీవితాన్ని నేర్పిస్తుంది చదువు మనకి ఒక జీవన మార్గాన్ని జీవన ఉపాధిని కలిగిస్తుంది చదువుకోకుండా చెడిపోయిన వాడు ఉన్నాడేమో కానీ చదువుకొని ఎప్పుడు నిరాశ పడిన వాడు ఉండడు ఎందుకంటే చదువుని అర్థం చేసుకున్న చదువును ప్రేమించుకున్న చదువు జీవితంలో ఏదో ఒక దశలో ఉపయోగపడుతుంది అన్ని దానాల కన్నా విద్యా దానం ప్రముఖమైంది అన్నారు పెద్దలు ఎందుకంటే ఒకడికి ఒక రోజు అన్నం పెడితే వాడు ఆరోజే ఆనందంగా ఉంటాడు ఒకరు ఒకడికి విద్యను నేర్పించి వాడు ఆ అన్నాన్ని సంపాదించుకునే లాగా చేస్తే అది వాడికి జీవితాంతం ఉపయోగపడుతుంది అలాగే ఒక మనిషి నేర్చుకున్న విద్య తనతోనే ఎప్పుడూ ఉంటుంది మనిషి దగ్గర నుంచి డబ్బు దొంగలించ వచ్చు మనిషి దగ్గర నుంచి ఆస్తులు దొంగలించ వచ్చు ఏదైనా దొంగ దొంగలించ వచ్చు కానీ మనిషి దగ్గర ఉన్న జ్ఞానాన్ని ఎప్పుడు ఎవరు దొంగలించలేరు అది విద్య కున్న గొప్పతనం కొన్ని కొన్ని సార్లు యుద్దాలు చేయలేని ఒక ఒక మాట ఒక విద్య చేస్తుంది చదువుకోవడం వల్ల సాధారణంగా మాట్లాడుకోవాలంటే జర్నలైజ్డ్వేలో మాట్లాడుకోవాలంటే చదువుకోవడం వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఎందుకంటే చదువుకుంటే మనకు అందరూ చెబుతున్నట్టే ఒక మంచి జీవన ఉపాది కలుగుతుంది ఎంత బాగా చదువుకుంటే అంత గౌరవం ఉంటుంది చదువుకుని చదువుకోవడం వల్ల ఏదో ఒక మంచి పని ఒకకోసమాజంలో గౌరవం ఏర్పడుతుంది ఎందుకంటే సమాజం చదువుకున్న వాడికి ఎంతో గౌరవం ఉంటుంది చదువుకున్న వాడికి ఇచ్చే రెస్పెక్ట్ చదువుకోని వాడికి ఇచ్చే రెస్పెక్ట్ చాలా తేడా ఉంటుంది చదువుకోని వాడు లక్ష రూపాయలు సంపాదించిన చదువుకున్న వాడు పదివేలు సంపాదించిన చదువు ఉన్నవాడికి ఎక్కువ గౌరవమిస్తారు డబ్బుతో కొనగలిగినది ఏది లేదనుకుంటారు కానీ చదువుకోవడం అనేది చాలా ఉపయోగపడుతుంది ఎంతోమంది స్త్రీలు చదువుకునే మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటూ వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తున్నారు ఎంతోమంది మగవాళ్ళు చదువుకోకుండా రోడ్ల పైన తిరుగుతూ ఉన్నారు చదువుకోడానికి చదువుకోకపోవడానికి వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటంటే చదువుకోకుండా డబ్బులు సంపాదించ వచ్చు చదువుకోకుండా ఏదైనా చేయవచ్చు కానీ ఆ చదువుకున్న వాడు ఒక బిజినెస్ పెట్టి దాన్ని రన్ చేయాలన్న కింద చదువుకున్న వాడే కావాలి చదువుకోవడం వల్ల మనకి ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి ఎక్కడ ఎంతవరకు ఉండాలి సమాజంలో ఎలా బతకాలి ఎన్ని కొత్త రకమైన విధానాలు ఉన్నాయి బతకడానికి చదువు ఒక జ్ఞానం నేర్పించి ఒకరి జీవితంలో ఆనందాన్ని తీసుకవస్తుంది చదువుకుంటే ఇతర దేశాలకు వెళ్ళి పని చేయవచ్చు ఎంత బాగా చదువుకో ఎన్ని రకాలైన బాషా చదవుకో చదువుకోవడం అంటే కేవలం బుక్స్లో ఉన్నదే కాదు రకరకాలు ఉంటాయి చదువుకోవడం అంటే కొంతమందికి భాషల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి రకరకాల వాటిల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఏదైనా ఒక కళ నేర్చుకోవడానికి కూడా చదివే అంటారు చదువుకున్నవాడు ఎప్పటికైనా జీవితంలో ఎలాగైనా బాగుపడుతాడు చదువుకోలేనివాడు అయితే బాగుపడతాడు లేదా నాశనం అయిపోతాడు అది